హలో నమస్తే మామ్ నేను సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ లక్ష్మీ నరసింహా వాళ్ళ మమ్ మదర్ని మాట్లాడతు ఉన్నాను మార్నింగ్ మా అబ్బాయి ఫీవర్గా ఉంది మేడమ్ మార్నింగు నైట్ నుంచి ఫీవర్గా ఉండింది నైట్ పారాసెటమాల్ వేస్తే అబ్బాయికి సెట్ అవ్వదు అని నేను సిట్రిజన్ సిట్రిజన్ అండ్ మెఫ్టాల్ టి వేసాను పరవాలేదు కొద్దిగా తగ్గింది మార్నింగ్ టిఫిన్ చేసాడు మేడమ్ టిఫిన్ చేసిన తర్వాత వేడినీళ్ళతో టిఫిన్ ఇడ్లీ సాంబార్ వేడి నీళ్ళు అబ్బాయికి పెట్టాను తర్వాత మా ఆయన సుకుమార్గారు తీసుకు వచ్చి స్కూల్లో వదిలారు ఇప్పుడు ఎట్లా ఉంది మేడమ్ మా అబ్బాయి ఫీవర్గా ఉందా అలాగే ఉందా లేదా తగ్గిందా ఒకవేళ ఆ అబ్బాయికి ఫీవర్గా ఉంటే మాకు కాల్ చేయండి అట్ల లేకపోతే మీరు పారాసెటమాల్ ఏమి వేయబాకండి మేడమ్ ఆ అబ్బాయికి సెట్ అవ్వదు ఓన్లీ మెఫ్టాల్ మాత్రమే పోయాలి లేదు మేడమ్ మేము ఇడ్లీ ఇడ్లీ సాంబారు వేడినీళ్లు మాత్రమే ఇచ్చాను మేడమ్ అబ్బాయికి డల్గా ఉన్నాడు అయినా కూడా సరే మేడమ్ ఈరోజు అయితే మా సరే మేడమ్ ఈరోజు అయితే మా ఆయన తీసుకు వచ్చాడు రేపు అయితే నేను తీసుకు వచ్చి మీ దగ్గర చూపించి తర్వాత వెళతాను మేడమ్ తీసుకుని వెళతాను మేడమ్ మా అబ్బాయిని సరే మేడమ్ ఇప్పుడు అయితే మా అబ్బాయిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అప్పుడప్పుడు వెళ్ళి సరే మేడమ్ సరే మేడమ్ థ్యాంక్స్ మేడమ్ ఈరోజు మాత్రం తీసుకు వెళ్ళిపోతాను మేడమ్ హాస్పిటల్లో చూపించి తీసుకు వస్తాను సరే మేడమ్ థ్యాంక్స్ మేడమ్